నాకు ఇష్టమైన బైక్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఆ బండి అంటే నాకు చాలా ఇష్టము పల్సర్ హీరో హొండా ఇలా కొన్ని రకాల బండ్లు ఉన్నాయి నా కలల బండి అంటే అలా బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డే నా దగ్గర స్కూటీ పెప్ ఉంది నా బండి నా నా బైక్ నా బైక్ మీద వెళ్ళడం నాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది నా డ్రైవింగ్ నాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది బైకింగ్ ట్రిప్పుల కోసం ఎన్ఫీల్డ్ బండి బైక్ అయితే సౌకర్యవంతంగా ఉంటుంది పల్సర్ కూడా సౌకర్యవంతంగానే ఉంటుంది అన్నది నా యొక్క అభిప్రాయం ముఖ్యంగా బైక్ రైడింగ్ కోసం అయితే బైక్ రైడింగ్ కోసం అయితే పల్సర్ హీరో హొండా యాక్సెస్ యాక్సెస్ లాంటి జూపిటర్ ఇలా కొన్ని రకాల బండ్లను ఉపయోగిస్తే బాగుంటుంది అన్నది నా యొక్క అభిప్రాయం కరిష్మా వంటి బండ్లు కూడా బాగా ఉంటాయి